సర్ మీరు అంటే మీ దగ్గర తీసుకున్న ఐస్ క్రీమ్స్ ఎక్కువ సేల్ కాట్లేదు నేను మార్నింగ్ తీసుకున్నా ఇప్పుడు వరకు కొన్ని సమ్ ఒక టెన్ మోడల్ టెన్ పీసెస్ కూడా సేల్ కావట్లేదు అవి తీసుకున్న వాళ్ళు అందరంటున్నారు టేస్ట్ మంచిగుండట్లేదని అని అంటున్నారు ఇది వెన్నెల స్ట్రాబెరి ఇంకా నార్మల్గా ఇవి కోన్వి అన్నీ చిన్నవి గానీ దాంట్లో ఎక్కువ మట్టుకైతే సేల్ కావట్లేదు ఇది డైలీ అనగా డైలీ అవుతుంది అంటే త్రీ ఫోర్ డేస్ నుంచి అవుతోంది ఇట్లా ఎటు ఇటు సైడ్ ఎట్టంటే మన గోడిపల్లి సైడు హెచ్ఆర్లంటే వాళ్ళేమంటన్నారంటే టేస్ట్ మంచిగా లేదు అంటే టేస్టీగా లేదని అంటున్నారు వాళ్ళు చాలా మంది రిటన్ ఇచ్చేస్తున్నారు అప్పుడుగా నేనేమి చేయలేకపోతున్నాను అంటే వాళ్ళు అంటే ఓపెన్ చేసింది మళ్ళా నేను రిటన్ ఎట్లా తీసుకోగలగుతాను మళ్ళా నాకు లాస్ వస్తుంది

ఎక్కడ ఇప్పుడు మీ కొత్త స్టోర్ ఎట్టా ఓపెన్ అవుతోంది

అవునా

అవును సరే అదే కొంచెం మీరే చూడాలా ఎందుకంటే ఇప్పటికి త్రీ ఫోర్ డేస్ నుంచి ఇట్లనే అవుతుంది నాకు కూడా లాస్ వస్తుంది ఎక్కువ సేల్ కావట్లేదు సరే సరే నేను అదే టూ డేస్లో వస్తుందా

అదే కొంచెం చూడండి సర్ మళ్ళా